హలో అన్నా ఇవి రూల్డ్ అండ్ ఆన్రూల్డ్ బుక్స్ ఉన్నాయా షార్ట్లో కానీ లాంగ్లో కానీ మీడియం అంటే ఎంత పడుతుంది ఒక్కొక్కదానికి అంటే ఇప్పుడు నాకు బల్క్లో కావాలి అంటే ఒక ఒక్కొక్కటి అంటే ఇప్పుడు లాంగ్ ఒక ఫైవ్ అట్లా నేను ఫైవ్ త్రీ ఫోర్ అట్లా తీసుకుంటాను మీరు ఇప్పుడు కేజీస్ లెక్క ఇస్తారా లేకపోతే ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా అవునా అవును అదే నాకు కావాలా అందుకే అడుగుదాము

అదే నాకు ఒక ఫైవ్ అంటే లార్జ్ ఫైవ్ మీడియం ఫోర్ స్మాల్ ఒక ఫోర్ అట్లా చెప్పు మీది ఎక్కడా మీ స్టోర్ ఎక్కడ ఉంది అవునా అయితే డెలివరీ ఫ్రీ డెలివరీ ఫ్రీయేనా అవునా ఇంకా నాకు బుక్స్తో పాటు ఇంకా నార్మల్గా జామెట్రీ బాక్స్ ఇవి ఇవి కూడా కావాలి మొత్తం నాకు అలానే మొత్తం నీకు వాట్స్అప్ మెసేజ్ చేస్తాను అంటే ఏమేమి కావాలో అవన్నీ మరి అలానే ప్రైస్ ఎంత అవుతుందో కూడా మొత్తం లాస్ట్కి నాకు ఒకసారి అవునా సరే మీకు వాట్స్అప్ చేస్తాను నాకు పంపండి ఒకసారి ప్రైస్ ఎంత అవుతుందో చూసి చెప్పండి